ప్రజలు తమ స్వస్థలాలలో ప్రజలను ఇష్టపడతారు కొంతమంది సరదాగా మరియు సహాయకరంగా ఉండి ప్రజలతో నివసించడం ఇష్టపడతారు మరి కొందరు తెలివైన మరియు అంకితభావంతో ఉండి ప్రజలతో నివసించడం ఇష్టపడతారు ఇతరులు వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలతో నివసించడం ఇష్టపడతారు మరి కొందరు ఒకే సంస్కృతికి చెందిన ప్రజలలో నివసించడం ఇష్టపడతారు చివరగా ప్రజలు తమ స్వస్థలాల సంస్కృతిని కూడా ఇష్టపడతారు కొంతమంది తమ స్వస్థలంలోని సంస్కృతి యొక్క వైవిధ్యాన్ని ఇష్టపడతారు మరి కొందరు తమ స్వస్థలంలోని సాంస్కృతిక స్థిరత్వాన్ని ఇష్టపడతారు ఇతరులు తమ స్వస్థలంలోని సంస్కృతీ సంప్రదాయాలను ఇష్టపడతారు మరికొందరు తమ స్వస్థలంలోని సంస్కృతి యొక్క నూత నూతనతను ఇష్టపడతారు మొత్తం మీద ప్రజలు తమ స్వస్థలాలకు సంబంధించి అనేక విషయాలను ఇష్టపడతారు ఏదైనా ఇష్టపడేది లేదు ఎందుకంటే ప్రతీ ఒక్కరు విభిన్న అవసరాలు మరియు ప్రాధాన్యత కలిగి ఉంటారు